ఈ చీర నాకు బాగా నచ్చింది ఈ అంచు చీరకు బాగా నప్పింది చీర చాలా మెత్తగా ఉంది చీరకి తగిన జాకెట్ లభించింది చీరకి ఇచ్చిన ధర కూడా దానికి తగినట్టుగా ఉంది ఈ చీర రంగు చాలా బాగా మెరుస్తున్నది మరియు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ చీరను నేను మా అక్కకి బహుమతిగా ఇచ్చాను తను చాలా సంతోషించింది మా అక్కకు చీర చాలా బాగా నచ్చింది ఆ చీర ఎక్కడ కొన్నావు ఏంటి అని వివరాలు ఎంతో కుతూహలంతో అడిగింది నేను చాలా వివరంగా చిరునామాని వివరించాను త్వరలో తన పెళ్ళి జరగనున్నది అప్పుడు తను వాళ్ళ ఆడపడుచులకు కూడా ఇలాంటి చీరలు కొనాలని ఆశిస్తున్నది ఇలాంటి చీరలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తీసుకుంటాను అని చెప్పింది